చిత్తూరు జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని స్థానిక గృహ ఎంపికలు ఏవి అనగా చాలా ఉన్నాయి అందులో మనకు కావాల్సినవి మనము ఎంపిక చేసుకొని మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మార్చుకోవచ్చును అలా అని ఈ ఎంపికలు జిల్లా మొత్తం మీద గృహ అవసరాలను అవకాశాలను స్థిరాస్తులను అలానే ఏ విధంగా ప్రతిబంబిస్తాయి అనగా ఇవి చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అనగా ఒక కుటుంబం అందరికీ సొంత ఇల్లులు మరియు సిరాస్థులు ఉండాలని లేదు ఎందుకు అనగా చాలామంది గృహం లేకుండా ఉంటారు వాళ్లు వాళ్ల ఊరుని వదిలిపెట్టి జిల్లా కొచ్చి బతకాలి అని చాలా ఆశతో జిల్లాకి వస్తారు కావున వాళ్లకి సరిపడ గృహాలు ఇక్కడ అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా ఉన్నాయి కూడా ఇది జిల్లా కావున ప్రతి ఒక్కరికి ఇల్లులనేది గృహము అనేది చాలా ఈ చాలా సులభంగా దొరుకుతుంది కావున వారికి ఇది చాలా అందుబాటు ధరలు ధరల్లో కూడా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఇంటికి అద్దె ఎంత ఉంటుంది అనగా దాదాపు ఐదు వేల వరకు ఉంటుంది అలాగనే చదువుకోవడానికి ఉద్యోగానికి వచ్చే వారికి సరిపడా గృహాలు గృహములు ఉన్నాయి కావున దానికి వాళ్లు అద్దె ఎక్కువగా చెల్లించవలసి వస్తుంది అలాగనే పరిమిత భూమి లభ్యత అందుబాటు ధరలో హౌసింగ్ ప్లాట్లు ఇక్కడ చాలా హౌసింగ్ ప్లాట్లు ఉన్నాయి కానీ వాటి ధర దాదాపు లక్షపైనే ఉంటుంది కావున జిల్లాలో ఒక్క ప్లాటు కానీ ఒక ఇంటి అద్దె కానీ తీసుకోవాలన్నట్లయితే దాదాపు చాలాసేపు ఆలోచించవలసి ఉంటుంది అలా అని ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమీ అంటే ఉద్యోగానికి చదువుకోవడానికి వచ్చిన వారికి అద్దె ఇల్లు ఇస్తున్నారు చాలా చోట్ల అద్దె ఇల్లులు చదువుకోడానికి సింగల్గా ఉండే వాళ్ళకి ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు కావున కావున ఇక్కడ తీసుకున్నట్లయితే చాలా సులభంగా ఇల్లును అద్దెకు ఇస్తారు అలాగని ఇక్కడ చాలా గృహాలు గృహములు ఉన్నాయి